అవునండి చెప్పండి అంటే మీకు మీరేం చేస్తారండి మీ ఏం వ్యాపారం చేస్తారు మీకు ఎంతవరకు కావాలండి లోను సరే మీకు కిరాణా కొట్టు ఉంది కాబట్టి లోన్ చేస్తారు దానికి మామూలుగా మీకు స్థలాలు ఏమైనా ఉన్నాయా మరి దానికి షూరిటీగా పెట్టడానికి అంటే ప్రైవేట్ బ్యాంకులు కదండి షూరిటీ లేకుం మామూలుగా షూరిటీ లేకుండా ఇవ్వరు మీరు ఏదో ఒకటి పెట్టాలి మీకు ఏంటంటే మీ హౌస్ కానీ లేకపోతే ఖాళీ స్థలం కానీ ద దస్తవీజులు ఉంటాయి కదండి అవి పెట్టాలి షూరిటీ కింద

సరే మీకు మామూలుగా మీకు నెలకి ఎంత ఆదాయం వస్తుందండి మీకు

మీకు అంటే ఇప్పుడు లక్ష యాభై వేలు లోన్ కావాలా లక్ష యాభై వేలు మరి అంటే మీరు నెలకి ఎంత కట్టగలరు సరేనమ్మ అవుతుంది చేస్తాము ఏంటంటే మీ ద మాములుగా మీ దస్తవీజులు ఉంటాయి కదా అవి తనఖా చేసుకుని తనఖా చేసుకుని చేస్తారు ఇవి అదే ప్రైవేటు బ్యాంకులు కదా మీరు దస్తవీజులు తనఖా చేసుకుని మీకు లోన్ చేస్తారు మొత్తం ఎంత మీకేమైనా బయట ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా బయట ఏమైనా ఇంతకముందు బయట ఏమైనా అప్పులు తీసుకున్నారా మీరు వేరే బ్యాంకుల్లో సరేనండి అవుతుంది మీకు చేస్తారు మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నాయాండి ఆధా అదే పాన్ కార్డు ఆధార్ కార్డు ఎలాగో ఉంటుంది కదా పాన్ కార్డు ఉందా అంటే పాన్ కార్డు కంపల్సరీ లోన్ తీసుకుంటే పాన్ కార్డు కంపల్సరీ కావాలి అంటే మీ ఇప్పుడు మీ బ్యాంకు అకౌంటు మీ బ్యాంకు ఖాతా ఉంది కదా ఇప్పుడు దానికి ఆధార్ కార్డును పాన్ కార్డు లింక్ చేసుకున్నారా సరే ఆ బ్యాంకు మామూలుగా అది నీకు అకౌంట్ మీరు నీ డబ్బులు కడుతూ తీసుకుంటు ఉంటారు కదా దాన్ని మామూలుగా ఉంటుంది మీకు దాని స్టేట్మెంట్ మాములుగా బ్యాంకు అకౌంట్కి మీరు తీసుకున్నది తీ డబ్బులు కట్టింది వచ్చింది మాకు రెండు నెలలు మూడు నెలలది మీ బ్యాంకు ఖాతా అకౌంట్ది స్టేట్మెంట్ కావాలి అదే మీకు లోన్ కావలసినప్పుడు మూడు ఆరు నెల్లది బ్యాంక్ అకౌంట్ది స్టేట్మెంట్ కావాలి అదే అదే బ్యాంక్ అకౌ వెళ్ళినప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు మీ బ్యాంకు అదే బ్యాంకు ఆధార్ స్టేట్మెంటూను రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురండి సరేనా మీకు చేస్తాము లోన్ అవుతుంది చేస్తామమ్మా ఓకే ఓకే